మీరు ఎప్పుడైన మీ సొంత పళ్ళను కురగాయల్ను పెంచే ప్రయత్నం చేశార ఆ అనుభవం ద్వార మీరు ఏం నేర్చుకున్నారు నాకైతే కూరగాయలను పెంచే ప్రయత్నం చేశాను పళ్ళు అయితే ఎక్కువ ఏం వేయలేదు అంటే మామీడి చెట్లను వేయడం జరిగింది మొక్కల్నుపెంచి అంటే ముందే అంత పెద్ద వృక్షాలు అయితే ఏం కాలేదు కురగాయలను పెంచి కూరగాయలైతే టమాటాలు చిక్కుడుగాయలు వేయడం జరిగింది పచ్చిమిరప మొక్కలను కూడా వేయడం జరిగింది రోజు నీళ్ళు పోయడం అనుభవం అయితే ఎంతో చాలా బాగుంది ఇప్పటికి కూడా పచ్చిమిరపకాయ చెట్లు అయితే ఇంట్లో ఉన్నాయి టమాటాలు వచినప్పుడు అయితే ఎంతో ఆనందమేసింది రోజు నీళ్ళు పోయడము వాటికి పురుగులు పట్టకుండ చూసుకోవడము ఏదో ఒక చిన్న మందు మందు తెచ్చి దాంట్లో వేయడము అలాంటివి చేయటం చేశాను ఆ అనుభవం ఇంకా మర్చిపోలేను నేను ఎంతో నేర్చుకున్నాను దాని ద్వారా వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఇంత కష్టపడుతారా మనం ఒక మొక్కకే ఇంతలా అల్లాడిపోతున్నామే అని అనిపిచ్చింది చాలా ఆనందంగా ఉంది